నా మతపరమైన పద్ధతులు మరియు సంస్కృతిలో సాంకేతిక ఆవిష్కరణలో చాలా మార్గాల్లో చేర్చబడ్డాయి ఆ కొన్ని ఆవిష్కరణలు మనకి చాలా దోహదపడ్డాయి అయితే అవి ఏంటి అనగా వాటి యొక్క పేర్లు గురించి ముందుగా తెలుసుకుందాం తర్వాత ఒక్కో దాన్ని నేను వివరిస్తాను

ఇంకా రెండవది ఏంటి అనగా అది సోషల్ మీడియా అనే విభాగం దాని గురించి మనం తెలుసుకుందాం ఇక మూడవది టెలివిజన్ అండ్ మరియు రేడియో దాని గురించి తెలుసుకుందాం ఇక నాలుగు దోహదపడే విభాగం వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ ఇవి నా మతపరమైన సామ్ సంస్కృతిక కార్యకలాపాలకు చాలా దోహదపడ్డాయి అయితే ఇందులో ఇంటర్నెట్ అనేది ఎలా దోహదపడిందో చూద్దాం ఇంటర్నెట్ అనేది

మేము మతం గురించి మరింత తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము ఇంకా అందులో మనం తెలుసుకునేది రెండవది ఏంటంటే సోషల్ మీడియా అనే విభాగం ఈ సోషల్ మీడియా అనే విభాగం ద్వారా మేము హిందూ మతం యొక్క మంచి మంచి వాక్యాలను బంధించి అక్కడ పెడతాము వేరే వాళ్ళు వాళ్ళకి నచ్చిన సమయంలో దాన్ని తెలుసుకుని వాళ్ళు విని ఆనందించవచ్చు ఇంకా మనం మూడవ దాని గురించి తెలుసుకుందాం టెలివిజన్ మరియు రేడియో ఇది మూడవ విభాగం ఇందులో మనకి పూర్వకాలం సమయంలో టెలివిజన్ అనే విభాగం లేనప్పుడు అందరూ రేడియోల ద్వారా అక్కడ ప్రసంగించినప్పుడు అందరూ రేడియో లతో విని చాలా ఆనందపడేవారు ఇంకా టెలివిజన్ అనేది ద్వారా మనం పూజలు లాంటివి ప్రత్యక ప్రత్యక్ష ప్రసారాలు చేసి మనం పుణ్యాన్ని కట్టుకుంటున్నాము ఇంకా మనకు మరింత ఆ ఉపయోగపడింది ఏంటంటే నాలుగవ విభాగం ఇదే మొబైల్ ఫోన్లు మనకి మొబైల్ ఫోన్లు అ అన్ని మతాలకు కనెక్ట్ అవ్వడానికి చాలా దోహాదపడుతుంది మనం ఎక్కడున్నా ఏ సమయంలో అయినా మనకి నచ్చిన దాన్ని చూడడానికి దేవుడికి దగ్గర అవడానికి మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ అనే దాన్ని వేసుకుని మనం వాళ్ళకు కనెక్ట్ అవ్వగలుగుతున్నాము మనకు నచ్చిన సమయంలో మనకు నచ్చిన ప్రసంగాలను మనం వినగలుగుతున్నాము ఇలాంటి చాలా మరెన్నో ఆవిష్కరణలు మన మతానికి సంస్కృతికి అనేక విధాలుగా దోహదపడుతున్నాయి అయితే ఇందులో ఇటువంటి మొబైల్ ఫోన్ లాంటి ఏంటి మనకి విభాగాలు ఆవిష్కరణలు మనం మతంలో కనెక్ట్ అవ్వడానికి చాలా మంచిగా దోహదపడుతున్నాయి మన దేవుడికి మనకు ఉన్న మార్గానికి చాలా తగ్గిస్తున్నాయి తక్కువ సమయంలో మనం వాటి గురించి తెలుసుకోవడానికి మన చేతిలోనే ఇలాంటి ఆవిష్కరణలు ఉన్నాయి ఇంకా కొన్ వీటి యొక్క ఉదాహరణలు గురించి తెలుసుకుందాం ఇంటర్నెట్ ద్వారా నేను నా మతంలో వివిధ సాంప్రదాయాల గురించి తెలుసుకుంటాం నేను మొదటి చెప్పిన దాని గురించి అది ఇంకా సోషల్ మీడియా ద్వారా మతానికి సంబంధించిన వా వార్తలను సమాచారాన్ని తెలుసుకుంటాను ఇంకా మూడవ విభాగం అనేది టెలివిజన్ రేడియో ఇది నేను నా మతం గురించి కార్యక్రమ కలాపాలు మరియు ప్రసారాలు చూడడానికి చాలా ఈజీ గా అనిపిస్తుంది